ఒక అడవిలో ఒక కుక్క ఉండేది ఆ కుక్కకు ఆరు బుజ్జి కుక్కపిల్లలు ఉండేవి ఆ కుక్క ఒకరోజు బయటికి వెళుతూ ఏ బుజ్జి కుక్క పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి నేను బయటికి వెళుతున్నాను అక్కడ ఒక బావి ఉంది ఆ బావి దగ్గరికి మాత్రం మీరు అస్సలు వెళ్ళకండి అని హెచ్చరిస్తు బయటికి వెళ్ళిపోయింది అపుడు ఆ కుక్క పిల్లలు ఆరులో ఒక కుక్క పిల్ల అమ్మ ఎందుకు అలా చెప్పింది ఆ బావి దగ్గర ఏదో ఉంది అని తెలుసుకోవాలని ఆకాంక్షతో అక్కడికి వెళ్ళి తొంగి చూడసాగింది ఇంకేం ఉంది ఆ బావిలో తన కుక్క ఆ కుక్క యొక్క ప్రతిబింబం చూసి అందులో ఇంకో కుక్క ఉంది అది నా లాగానే ఉంది దీని సంగతి ఏంటో చూద్దాము అని ఇది అరవటం మొదలు పెట్టింది దీని ప్రతిబింబం ఎలా అరుస్తుందో అది కూడా అలానే అరవటం మొదలు పెట్టేసరికి దాని మీద కోపం వచ్చి దాని మీదా అరవలని బావిలోకి దిగుతుంది అందులోనే పడి గిల గిలలాడుతూ నన్ను కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉండింది ఆ దారిన వెళుతున్న ఒక రైతు దాన్ని చూస్తూ అయ్యో కుక్క నీళ్ళలో పడిపోయిందే అని చూసి వెంటనే ఆ కుక్కని రక్షించటానికి తను సహాయం చేసాడు ఇంకా ఏమి ఉంది కుక్క బయటికి వచ్చింది ఇందులో ఉన్న నీతి ఏమి ఉంది అండి పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఎప్పటికైనా వినాలి